మూడు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు ఎనిమిది లక్షల నలభై రెండు వేల మూడు వందల యాభై ఆరు ఐదు లక్షల ఇరవై నాలుగు వేల నూట ఐదు తొమ్మిది వేల మూడు వందలు ఒక లక్ష యాభై మూడు వేల నాలుగు వందల ఇరవై